హలో హలో మేడమ్ వినిపిస్తుందా ఇక్కడ నేను మ్యూజియంకు వచ్చాను అండి మ్యూజియంలో అన్నీ చాలా బాగా నచ్చాయండి నాకు ఇక్కడ ఉన్న కత్తులు ఖడ్గాలు ఇంకా కిరీటాలు దానికి సంబంధించిన దుస్తులు అన్నీ చాలా బాగున్నాయి అండి ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది కత్తి కనిపిస్తుంది ఈవిడ పేరు ఏంటి అసలు ఈ కత్తికి ఉన్న విశిష్టత ఏంటి నాకు ఒకసారి చెప్పగలరా ఓకే

ఓకే ఓకే

ఈమె ఏ రాజ్యానికి చెందినదండి ఈమె ఏ రాజ్యానికి చెందినవారు ఓకే రాజ్యం ఏంటండి రాజ్యం పేరు ఏంటండి కాకతీయ రాజ్యం ఓకే అండి సరే అండి సరే అండి చాలా బాగుంది అండి విగ్రహం